విశ్వంలో కృష్ణబిలాలు వర్మ్హోల్స్ పాల పుంతలు మరియు ఇతర ఆకర్షణీయమైన అంశాలు అన్ని శాస్త్రపరంగా చాలా ఆసక్తికరమైన మనిషి అంతరంగంలో మరింత గమనించదగిన అంశాలు ఇవన్నీ విశ్వంలోని బిగ్ బ్యాంగ్ మరియు ఇతర శాస్త్రపరమైన సిద్ధాంతాలతో జత చెయ్యబడిన విశృతమైన గణనీయమైన జ్ఞానపూర్ణ మాధుర్య భరితమైన విషయాలు ఈ అంశాలను అర్థం చేసుకోవడం మనకై పరికల్పనలతో కొత్తదనాన్ని అందిస్తుంది ఇప్పుడు వాటి గురించి వివరణగా వివరించి చూద్దకృష్ణబిలాలు విశ్వంలో అత్యంత ఆకర్షణీయమైన మరియు గొప్ప గోచరాతీత అంశాలలో ఒకటి ఈ కృష్ణబిలాలు అనేది భారీ నక్షత్రాలు ఆత్మపరంగా ఘనత కలగున్నప్పుడు వాటి బలం కరగకుండా అవి విరగకుండా కంచు అంచులను తెచ్చుకోవడం వల్ల ఏర్పడతాయి కృష్ణబిలాలలో మాస్ ఉష్ణోగ్రత మరియు వేగం వంటి అన్ని అంశాలు అనుకోకుండా ప్రాముఖ్యత పొందుతాయి ఒక కృష్ణ బిలం కేంద్రంలో సింగులారిటీ ఉంటాయి అంటే సమస్థ సారం పూర్తిగా ఒక చిన్న స్థలంలో సంగ్రహించబడుతుంది ఇదే అది వస్తువు లేదా ద్రవ్యాన్ని చాలా క్షీణమైన స్థలంలో ఉంచుతుంది అయినప్పటికీ కృష్ణబిలాలు ఎంతో ఆశ్చర్యకరమైనవి ఏంటంటే అవి ఏదైనా వస్తువును బలంగా ఆకర్షించే క్రమంలో వాటిని ప్రేక్షించే వాతావరణం తమ శక్తిని వేగాన్ని కూడా అందుకోవడం ద్వారా చాలా వ్యూహ్యాత్మకంగా ప్రవర్తిస్తాయి ఇవి లోపలి ప్రపంచాలను కాలతత్వం మరియు గమనము మరింత సామాజికంగా విచారించేందుకు భద్రపరిచాయి వార్మహోల్స్ కూడా ఇతర విశ్వపు అంచులకు చేరుకోవడం అవసరమైన ప్రామాణిక మార్గాలు అయి ఉండొచ్చు ఒక వర్మ్హోల్ అనేది ఒక గొప్ప గమనాంకం పైన ఒక ప్రత్యేక భూగోళంలో రెండు ప్రాంతాలను అనుసంధానించే అటువంటి మార్గం ఇది కాలపు మరియు స్థలపు పాఠ్యాలలో మనం అంచనా వేసే జ్ఞానాన్ని బ్రమలు చేయించి చాలా భవిష్యత్తు శాస్త్ర శోధనలతో ఉత్పన్ననం అవుతుంది ప్రతి వర్మ్హోల్ ప్రత్యేకంగా తన సంక్రమణ ప్రమాణిక విధానాలను తిరిగి ప్రసారం చేస్తుంది ఇది కాలంలో ఇతర సమయ స్థలాలను కనుగొనడానికి ప్రయా ప్రయాణాలను అనుమతించే అవకాశాన్ని ఏర్పరుస్తుంది అయితే ఈ రహస్యమైన వర్ణన ప్రకారం ఇంకా వర్మ్హోల్స్ వ్యాసం ఒక అదృష్ట రహస్యం